నాకు ఇష్టమైన ఆటగాడు పేరు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఢిల్లీలో పుట్టారు విరాట్ కోహ్లీ ఇజ్ ఏ క్రికెటర్ ఇతను తన ట్వల్త్ తర్వాత క్రికెట్లో జాయిన్ అయ్యాడు నాకు ఇతనిలో నచ్చే లక్షణాలు ఏంటంటే ఇతను ఒక ఆర్సీబీ ప్లేయర్ ఐ నో ఇతను చాలా గేమ్స్ ఆడాడు ఆర్సీబీ అనగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఇది దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ ఈ ఢిల్లీలో ఉంటుంది అండ్ ఇతనిలో నాకు నచ్చే లక్షణాలు ఏంటంటే ఎన్నిసార్లు ఓడిపోయిన సరే ఆర్సీబీలో ఉంటు ఆ టీమ్ని వదలకుండా ఆ టీం ప్లేయర్స్కి మోటివేషన్ ఇస్తు చాలా ఎంకరేజ్ చేస్తు ఉంటాడు అండ్ ఇతని కలిస్తే నేను మొట్టమొదటిగా అడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే ఇతని యొక్క రోల్ మోడల్ అండ్ ఇతనికి క్రికెట్ ఆడాలని ఇన్స్పిరేషన్ ఎలా ఎలా కలిగింది గేమ్ని వదలకుండా ప్రతిసారి ఓడిపోయిన సరే మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయడం ఎలా అతని యొక్క మంచితనం గురించి నేను అతనిని అడిగి తెలుసుకుంటాను అండ్ ఇతను ఎలా అంటే ఇతను ఒక భారతదేశ అంతర్జాతీయ క్రికెటర్ ఈయన ఐపీఎల్లో చాలా పరుగులను తీసాడు ఇతను టీట్వంటీలో మూడు వేలకు ప పైగా మ్యాచ్లను ఆడి గెలిచిన వ్యక్తి ఇతను మన భారతదేశానికి ఐదు సార్లు కప్పు తెపించిన గొప్ప ఆటగాడు ఇతని టీంలో చాలా వరకు మంచి ప్లేయర్స్ లేకపోయినా ఇతను మోటివేట్ చేసి గేమ్ని ముందుకు కొనసాగిస్తున్నాడు అంతర్జాతీయ క్రికెటర్లో ఇతను ద బెస్ట్ అని సెంచరీలు చేసిన రికార్డు కలిగి ఉన్న వ్యక్తి ఇతను ఇతనికి మ్యాచ్ ఆఫ్ ద అవార్డ్స్ చాలా వరకు వచ్చాయి ఇతను ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాడు టీట్వంటీలో చాలా వరకు ఇతను చేసిన స్కోర్ ఎక్కువ ఫోర్లు సిక్స్లు ఇతను చాలా ఎక్కువ బ్యాట్ చేసినవాడు